అంతర్వేది జాతర ఇది భారతదేశంలోని అతిపెద్ద హనుమాన్ జాతర ఒకటి ఇది ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో జరుపుకుంటారు ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు హనుమంతుని ఆలయానికి వస్తారు మకర సంక్రాంతి ఇది హిందువుల పండుగ ఇది ప్రతీ సంవత్సరం జనవరి పద్నాలుగున జరుపుకుంటారు ఈ పండగను వసంత ఋతువు ప్రారంభం యొక్క సాంకేతంగా జరుపుకుంటారు క్రిస్మస్ ఇది క్రైస్తవులు పండగ ఇది ప్రతీ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకుంటారు ఈ పండగను క్రీస్తు జననం యొక్క సాంకేతంగా జరుపుకుంటారు ఉగాది ఇది తెలుగు పురాణాలలోని ప్రధాన పండగలులో ఒకటి ఇది ప్రతీ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన జరుపుకుంటారు ఈ పండుగను క్రొత్త సంవత్సరం సాంకేతికంగా జరుపుకుంటారు